మేము పెళ్ళి ఒక వారం రోజుల్లో ఉందండి అందుకని చెప్పి బట్టలు కొనుక్కుందాము అని వచ్చామండి ముందు నాకే చూపించండి పెళ్ళి పెళ్ళి కూతురివి బట్టలు కావాలండి కొంచెం ఎక్కువ రేట్ అయినా పర్వాలేదు కొంచెం సరేలేండి చూపించండి ఇంకా కొంచెం థిక్ కలర్ లేదా అండి దీనిలో నలభై వేలా అండి డిస్కౌంట్ అలాంటివేమి ఉండవండి సరేనండి ఇంకా కొత్త మోడల్స్ ఏమన్నా ఉంటే చూపించండి ఇవి కాకుండా ఇంకా కొంచెం లేటెస్ట్గా ఉండేలా చూపించండి కొత్తవి బార్డర్లో కొంచెం ఎ ఎక్కువ డిజైన్ వచ్చేసినట్టుందండి దీనిలో ఇంకా కలర్స్ ఏమన్నా ఉన్నాయా అండి దీని రేట్ ఎంత పడుతుందండి దీనికి కూడా రేట్ ఏమన్నా తగ్గించరా సరేనండి అలాగే మా అమ్మ వాళ్ళకి మా తమ్ముడు మా అన్నయ్య వాళ్ళకి కూడా కొంచం బట్టలు చూపిస్తారా చూపించండి ఇంకా అంటే కొత్త మోడల్స్ అవన్ని చూపించండి డబ్బులు ఎంతైనా పర్వాలేదండి పెళ్ళి షాపింగ్ కదా కొంచెం అప్

కలర్ కొంచెం షేడ్ అయిపోయినట్టుంది కదండి

సర్లే అండి కాస్ట్ కాస్ట్ ఎంత పడుతందండి సరేనండి అలాగే మా అమ్మ కూడా కొంచెం మంచి చీరలు చూపించండి కొంచెం ఎక్కువ రేట్ అయినా పర్వాలేదు కాని మంచివే చూపించండి ఇంకా వేరే రంగులేమన్నా చూపించండి ఇది బాగానే ఉందండి ఇవి ప్యాక్ చేసేయండి సరేనండి సరేనండి మళ్ళీ మళ్ళీ మీ షాప్కే వస్తామండి